హలో వనపర్తా అండి నందనా షోరూమా అండి నేను ఒక ఫోను తీసుకుందామని వచ్చానండి నా ఫోన్ రిపైర్ అయ్యిందండి ఒక పదివేల లోపల చూ పది పదకొండు పన్నెండు ఆ ఆ ఆ రేంజులో చూస్తే బాగుంటుంది ఒక పది వేలు

చార్జ్ చార్జ్ అని వేస్తే హీటు ఎక్కువగా అవ్వదు కదండీ జిబి జిబి గురించి కొంచెం చెప్పండి ఎంత జిబి ఉంది అయినా క్లారిటీ ఎలా ఉంది క్యామ్ కెమెరా క్లారిటీ అని ఎలా ఉంది అని కొంచెం చెప్పండి

సరే అండి

సరే అండి సరే అండి సరే అండి సరే అండి యా అది అమౌంట్ చెప్పండి ఒకసారి ఏవి దేంట్లో ఉందో అవును అవును సరే అండి సరే అండి నేను నాకు నచ్చింది అయితే నేను కొంచెం ఎక్కువగా మోడల్స్ చూడాలి నేను షోరూం వచ్చి కలిసి మాట్లాడతానండి ఏమేం చూడాలి మోడల్స్ ఓకే ఓకే ఓకే ఓకే అండి ఓకే అండి ష్యూర్ అండి నేను వచ్చి అక్కడకి కాల్ చేస్తాను మీకు ఓకే అండి ఓకే అండి